హలో చెప్పండి ఎస్ అవును

అవును ఆ అవును ఉన్నాడండి మా మా ఏజన్సీ తరుపున ఉన్నారు చాలా మంది అలా గుప్పలు కట్టేటట్టు ఉన్నారు

ఎన్ని రూమ్స్ ఉంటాయి అండి ఒక్క ఫ్లోర్లో ఓకే మేమొ ఒకసారి వచ్చి మీ సైట్ని వి విజిట్ చేస్తాం విజిట్ చేసి ఎంత మనీ ఎస్టిమ్ కాస్ట్ ఎంత అవుతుందని మేం ఎస్టిమేట్ చేసి అప్పుడే విజిట్ చేసాకనే చెప్పగలుగుతాం మీకు ఎంత టైం వరకు మీరు ఎంత టైం లైన్ ఇస్తే మేము అంత టైం వరకు ఫినిష్ చెయ్యగలుగుతాము మీరు ఒక టైం అంటూ మాకు ఇవ్వండి హలో

ఓకే అంటే మళ్ళీ ఇలా మనం లోపల వైరింగ్ త్రూ వెయ్యాలి కదా కొంచెం మనీ కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది మళ్ళీ ఇలా టాప్ సిస్టమ్కి వాటన్నిటికి కనెక్ట్ చెయ్యాలి కదా అందుకే ఒకసారి వచ్చి మీ సైట్ని మేము విజిట్ చేస్తాం విజిట్ చేసి మేము ఎంత మనీ అవుతుందో మేము ఎస్టిమేట్ చేసి చెప్తాం అండ్ మీరు ఎంత టైం లైన్ ఇచ్చినా కాని వి కెన్ ఫినిష్ అన్నమాట ఒక్క వన్ మంత్లో అయినా మేము ఫినిష్ చెయ్యగలుగుతాం ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ని పెట్టయినా మేము తొందరగా అవ్వాలి అంటే తొందరగా చేస్తాం ఒకవేళ లేట్ అనుకుంటే లేటు కావలి అనుకుంటే టైం లైన్ మేము తక్కువ మెంబర్స్ పెట్టయినా మేము కొంచెం లేటుగా అయినా చెయ్యగలుగుతాం మీరు ఏ టైం లైన్ ఇస్తే మేము అప్పటి వరకు కంపల్సరీ ఫినిష్ చేసేస్తాం కానీ మీరు కొంచెం అడ్వాన్స్ పే చెయ్యటం ఉంటుంది నే అయితే నేను మేము రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు సైట్ విజిట్ చెయ్యడానికి వస్తాం మీరు ఆ టైంలో మీ హౌజ్లోనే ఉండండి ఓకే థ్యాంక్ యు